హలో అండి రాజేష్ గారా మాట్లాడేది సార్ నా పేరు గౌతమ్ అండి యాక్చువల్లీ నేను ఒక ఇల్లు కట్టుకుంటున్నాను సో బ్రిక్స్ కోసం అని చెప్పి కాల్ చేసాను హలో బ్రిక్స్ ఏమన్న దొరుకుతాయా అండి మీ దగ్గర ఓకే ఏ టైప్ అఫ్ హలో బ్రిక్స్ దొరుకుతాయి మీ దగ్గర సిమెంట్వా లేకపోతే మట్టివా యాక్చువల్లీ స్టార్ట్ అయింది అండి వర్క్ స్టార్ట్ అయింది ఆల్రెడీ సో పైన ఇది కూడా ద అయిపోయింది ఏమంటారు మన స్లాబ్ కూడా అయిపోయింది ఓకే సో ఇక గోడలు కట్టడము వగైరా వగైరా ప్రోసెస్ ఉంటాయి కదా ఆ ప్రోసెస్ కోసం ఆగినాను సో దాని కోసం అని చెప్పి లైట్వెయిట్ అయితే బెటర్ కదండి ఈ రోజులలో లేకపోతే లైట్వెయిట్ కాస్ట్ ఎక్కువ ఉంటుందా హెవీవెయిట్ కాస్ట్ ఎక్కువ ఉంటుందా అండి లైట్వెయిట్ కాస్ట్ ఎక్కువగా ఉంటుందా సో మరి హెవీవెయిట్ అయితే ఎంత పట్టచ్చు కాస్ట్ లైట్వెయిట్ అయితే ఎంత పట్టచ్చు లైట్వెయిట్ అయితే సార్ మరి ఇది అంటే సిమెంట్ బ్రిక్సేనా హలో బ్రిక్స్ అనేవి లేకపోతే ఏమన్న మన మట్టి బ్రిక్సా సిమెంట్ బ్రిక్సే అప్రాక్సిమేట్గా సైజ్ ఎంతు ఉంటుంది అండి అది ఓకే ఓకే ఓకే యాక్చువల్లీ నాది ఏంటంటే దగ్గర దగ్గర మూడు గుంటలు భూమి అండి నాకు దగ్గర దగ్గర త్రీ బీహెచ్కే కడదామని చెప్పి త్రీ బీహెచ్కే కడదామని చెప్పి చూస్తున్నాను సో అందాజగా ఎన్ని బ్రిక్స్ పట్టే అవకాశం ఉంటుంది అండి నాది ఏరియా వచ్చి మూడు గుంటలు అండి లెంగ్త్ ఇన్టు విడ్త్ అంటే కట్టేదానికైతే కట్టేదానికైతే సిక్స్టీ ఇన్టు ఎయిటీ అండి కట్టేది మిగతా ఇక ఖాళీ ప్లేస్ వదిలేస్తున్నాను అండి ఓకే ఓకే సో మరి సో మరి నాకు ఏమైన బ్రిక్ సైజూను ఫోటోస్ ఏమైన వాట్సాప్ ఏమైన చేయగలుగుతారా మీరు సరే మరి నాకు ఒకసారి నాకు ఒకసారి అయితే సెట్అప్ పంపించండి నా వాట్సాప్ నెంబర్ ఇదేఅండి దీనికే వస్తాయి సరే అండి ఓకే ఓకే థ్యాంక్ యూ అండి